హలో మ్యాడం మ్యాడం అదీ

అంటే పెయిన్ లాంటిది అలా ఎంలేదుగాని మ్యాడం హార్డు వస్తువు హార్డు అవి పదార్ధాలు తింటునప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది మ్యాడం

అంటే స్వెల్లింగ్ లాంటివి అట్ల ఏమి లేదు గానీ మ్యాడం పెయిన్ వస్తుంది ఏమన్నా తింటున్నపుడు అంటే కొంచుం అంటే రైస్లాంటివి అలాంటివి తింటున్నాం మ్యాడం హలో మ్యాడం రైస్ లాంటివి అలాంటివి తింటున్నాం మ్యాడం ఒకే మ్యాడం అంటే పెయిన్ ఇలాగే ఇంకా అలాగే ఇంక్రీజ్ ఐతే ఏంచేయాలి మ్యాడం అంటే ఇప్పుడు ఎట్లాంటి ఎట్లాంటివి తినాలి మ్యాడం సాఫ్ట్ ఫుడ్ అంటే అంటే ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ తినాలా మ్యామ్ లేకపోతే జ్యూసెస్ లాంటివి తీసుకోవాలా అంటే ఇప్పుడు ఆ పెయిన్ తగ్గిచ్చడానికి అంటే మెడికేషన్స్ ఏమైనా యూజ్ చేయాలా లేకపోతే మీదెగ్గరికీ రావాలా మరి హాస్పిటల్కి మ్యా మరీ మ్యాడం ఫుడ్డు ఉప్మలాంటిది కాకుండా ఐస్ క్రీం లాంటిది ఇలాంటివి తినచ్చా మ్యామ్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది కదా కూల్వి తింటే ఒకే మ్యాడం